శ్రీకాకుళం జిల్లాలో అన్ని జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో మన అండ్ మన శ్రీకాకుళం జిల్లాలో మనం ప్రథమ సంస్కృతి పండుగలు జరుపుకునేది వచ్చేసి సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనేది ఒక పెద్ద పండుగలా జరుపుకుంటాము మనం సంవత్సరం మొత్తంలో అతి పెద్ద పండుగ మనం జరుపుకునేది ఎంది అంటే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అండ్ సంక్రాంతి పండగ వచ్చేసి చాలా చాలా పెద్ద అండ్ చాలా గొప్పగా జరుపుకుంటాము అండ్ ఆరోజు వచ్చేసి పొదు ప్రొద్దునే లేచి అయితే మా ఇంటి ముంగట అయితే ముగ్గులేసి ఆ ముగ్గులలో గొబ్బెమ్మలు అవి అయితే పెట్టేసి మనం పండగనైతే జరుపుకుంటాము అండ్ ఆ రోజు వచ్ఛేసి ఈ కోళ్ళ పందాలు కోళ్ళ పందాలు జరుగుతాయి ఎద్దుల ఎద్దుల పోటీలు జరుగుతాయి ఇలాంటివి పోటీలైతే జరుపుకోని అయితే ఆ రోజు అయితే చాలా గ్రాండ్గా అయితే జరుపుకుంటాము అండ్ మనకొచ్చేసి కలర్ఫుల్ పండుగ అని కూడా అంటారు ఎందుకంటే ఆ రోజు అయితే చాలా కలర్ఫుల్ గా అయితే ఉంటుంది పండుగ